హలో ఐ యామ్ స్పీకింగ్ నేను చిరంజీవి మాట్లాడుతున్నాను నేను ట్రావెల్ ఏజెంట్ చిరంజీవి మాట్లాడుతున్నాను కన్యాకుమారి నుంచి చిత్తూరుకి ఎంత సమయం పడుతుంది సిక్స్ హవర్స్

మా కార్లో వచ్చి సెవెన్ మెంబె సిక్స్ మెంబెర్స్ పడతారు అమౌంట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది

దీనిలో తగ్గించేదానికి ఏముండదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది సరే మీరు డిస్కౌంట్ అడుగుతున్నారు కాబట్టి థౌజండ్ తగ్గించుకొని ఇవ్వండి ట్వంటీ ఫోర్ థౌజండ్ మరీ ఫైవ్ థౌజండ్ తగ్గించాలంటే కష్టం అవుతుంది కదా సరే ట్వంటీ టు పెట్టుకోండి లేకపోతే ట్వంటీ టు థౌజండ్ పెట్టుకోండి అహ దీనికి మించి తగ్గించను కాదండి సిక్స్ హవర్స్ పడుతుంది అండి

మార్నింగే మార్నింగ్ స్టార్ట్ అవుతాం మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతే ఈవెనింగ్ త్రీకి అంత వెళ్ళిపోతాం

చూపిస్తాం అండి మీరు ఏం అడిగితే అది చూపిస్తాం

ఓకే అండి వస్తాము ఓకే అండి ఎక్కడికి రావాలి చిత్తూరుకి వస్తే మీరు చిత్తూరుకి వస్తారా ఓకే అండి